మాకు దగ్గరలో ఆట సామాగ్రి దుకాణం లేదు కానీ నేను కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళి నాకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తాను అందులో నేను ఎక్కువగా ఉలను ఐస్ క్రీమ్ స్టిక్స్ స్కెచ్ పెన్నులు కలర్ పెన్సిల్సు పోస్టర్ కలర్స్ గ్లిటర్ పేపర్స్ కలర్ పేపర్స్ ఏ ఫోర్ సైజు పేపర్స్ వీటిని నేను కొనుగోలు చేస్తాను నాకు ఆసక్తి ఉన్న ఆ క్రాఫ్ట్ ఏదంటే ఉలన్కు సంబంధించిన క్రాఫ్ట్ మెటీరియల్స్ నేను ఎక్కువగా తీసుకుంటాను అందులో చిన్న చిన్న మిర్రర్స్ కాని చిన్న చిన్న పూసలు కాని తరవాత ఐస్ క్రీమ్ స్టిక్స్కు సంబంధించిన గ్లూ కాని ఫెవికాల్ కాని పెయింటింగ్ బ్రెషెస్ కాని పెయింటింగ్స్ కాని కలర్ పెన్సిల్ కలర్ కలర్ పెన్సిల్స్ కాని ఇలాంటివి ఎక్కువగా ఉపయోగించి నేను ఆర్ట్ కాని క్రాఫ్ట్ కాని ఎక్కువగా తయారుచేస్తాను నాకు క్రాఫ్ట్లో ఎక్కువగా ఆసక్తి ఉంది నేను వేస్ట్ అయిన వాటితోటి ఎక్కువగా క్రాఫ్ట్ యూ యూస్ చేస్తాను కాబట్టి అలాంటివి ఎక్కువగా కొనుగోలు చేయడానికి నేను ఇష్టపడతాను